నేను ఒక పాడక్ట్ తీసుకున్నాను ఆ పాడక్ట్ పేరు ఇయర్ఫోన్స్ తీసుకున్నాను నేను ఆ ఇయర్ఫోన్స్ చాలా అంత బాడ్గా ఉన్నాయి సౌండ్ కూడా చాలా బాడ్గా వచ్చింది మరియు సౌండ్ మనకు ఇయర్రింగ్స్లో పెట్టుకుంటే కిందికి పడిపోవడం జరిగింది చాలా అంతా మంచిగా లేదు అది క్వాలిటీ కూడా చాలా బాలేదు ఏమి చేయలేదు కలర్ కూడా కరెక్ట్ రాలేదు ఫోటోలు పెట్టిన్నట్టు ఆర్డర్ వచ్చాక అది మొత్తం మిస్ అయిపోయింది నేను ఆ వాచ్ చూసుకుంటే ఎంతో చాలా బాగుంటుంది అని నేను అనుకున్నాను కానీ ఇక్కడ వచ్చినాక నేను చూసుకోవచ్చు మొత్తం మారిపోయింది మొత్తం అంత గలిజు గలిజుగా ఉంది అంత గలిజుగా వచ్చింది గలిజు అంటే బాధలు